తెలంగాణలో పర్యాటకులు కొనుగోలు చేయగల ప్రాంతాలు చేసి పోచంపల్లి సిద్దిపేట నల్గొండ గద్వాలు ఆదిలాబాద్ కరీంనగర్ ఇలా చాలా ఊళ్ళు ఉన్నాయి సో పోచంపల్లిలో చీరలు ఫేమస్ సిద్దిపేట్లో కూడా చీరలు ఫేమస్ నల్గొండలో కాటన్ చీరలు అలాగే సిల్క్ చీరలు చాలా ఫేమస్ గద్వాల్లో మాత్రం గద్వాల్ చీరలు సిల్క్ చీరలు అలా ఫేమస్ కొత్తగూడెంలో వచ్చేసి కాటన్ చీరలు ప్యూర్ కాటన్ చీరలు చాలా ప్రసిద్ధి చెందింది అక్కడ సో జనగాంలో వచ్చేసి కాటన్ బట్టలు ఫేమస్ కాటన్ బట్టలు నిజామాబాద్లో డ్రెస్ మెటీరియల్ చీరలు చా చాలా ఫేమస్ కొత్తగూడెంలో కాటన్ చీరలు సిరిసిల్లాలో మాత్రం టవాళ్ళు బెడ్షీట్లు ఫేమస్ అక్కడ సో ఇప్పుడు క్రొత్తగా నారాయణపేట్ చీరలు నారాయణపేట్లో మాత్రము మనం రోజు చూస్తూనే ఉంటాము ఇక్కడ నారాయణపేట్ చీరలు మాత్రం ఇప్పుడు చాలా ఫేమస్సు చాలా మంది చాలా రకాలుగా కట్టుకుంటున్నారు ఈ చీరలు డిఫరెంట్ కలర్లు కూడా చాలా బాగా వచ్చాయి డిఫరెంట్ స్టైల్లో చీరలు రకరకాలుగా వచ్చాయి నారాయణ పేట్ పేటలో వరంగల్లో వచ్చేసి చేనేత చేనేత వస్త్రాలు గద్వాల్లో గద్వాల్ సిల్క్ ఫేమస్ సిరిసిల్లలో బెడ్షీట్స్ టవల్స్ ఫేమస్సు మెహబూబ్ నగర్లో మాత్రం అన్ని రకాల్లో ఫేమస్సు అక్కడ కామారెడ్డిలో అండ్ మళ్ళీ ఆదిలాబాద్లో మాత్రం కాటన్ చీరలు ఫేమస్ మళ్ళీ జనగాంలో వచ్చేసి కాటన్ బట్టలు నిజామాబాద్లో వచ్చేసి డ్రెస్ మెటీరియల్లు చీరలు అలా చాలా రకాలుగా ఉన్నాయి సో ఎక్కువగా మాత్రం ఎక్కువ రకాలు దొరికేవి అన్ని రకాల దొరికేవి మాత్రం మెహబూబ్ నగర్లో చాలా రకాలుగా దొరుకుతాయి అదిలాబాద్లో కాటన్ చీరలు కాటన్ మొత్తం కాటన్కి సంబంధించినవి దొరుకుతాయి మా ఇంటి ప్రక్కల వాళ్ళు తెచ్చుకు తెచ్చుకున్నారు నారాయణపేట్ చీరలు మాత్రం చుట్టుప్రక్కన వాళ్ళు చెప్పారు ఆ చీరలు చాలా బాగున్నాయి ఎక్కువ మంది అవే చీరలు కట్టుకుంటున్నారని వాళ్ళు చెప్పారు వాళ్ళు తెచ్చుకుంటే చూసాము చాలా బాగున్నాయి చీరలు వరంగల్లో చేనేత వస్త్రాలు మొత్తం చాలా బాగా నేస్తారు అక్కడ అలాగే మట్టి పాత్రలు చేసే కూడా చాలా బాగుంటాయి మట్టి పాత్రల్లో డిజైన్స్ వేస్తారు సో ఇప్పుడు క్రొత్తగా వచ్చేసి నగలు రెడీమేడ్ నగలు దొరుకుతున్నాయి అవి కూడా చాలా చాలా డిజైన్స్లో చాలా రకాలుగా వచ్చేసాయి మార్కెట్లోకి ఎక్కడ ఎవరు చూసినా కానీ అవే నగలు పెట్టుకుంటున్నారు అవి ఇప్పుడు చాలా బాగా వచ్చేసాయి ఇక్కడనే కాదు చాలా ఊళ్ళలో కూడా అంటే చాలా ఊళ్ళల్లో కూడా తెలంగాణాలో కాకుండా మిగతా రాష్ట్రాలు మొత్తం కూడా మొత్తం బంగారంతో పని లేకుండా అసలు కొలు నగలే పెట్టుకుంటున్నారు అవి ఇప్పుడు చాలా చాలా క్రొత్త క్రొత్త మోడల్స్లో బంగారం కంటే చౌక ధరల్లో కూడా అవి మనకు మార్కెట్లోకి వచ్చేసాయి సో అవే పెట్టుకుంటున్నారు అందరూ బట్టలకు మాత్రము ఇప్పుడు ఎలాంటి ఈ ఇబ్బందీ లేదు అసలు ఉ మార్కెట్లో క్రొత్త క్రొత్త రకాల చీరలు చీరలు మార్కెట్లోకి వచ్చేసాయి ఒక చీర మరొక చీరకు సంబంధం లేకుండా చాలా బాగా క్రొత్త డిజైన్స్ క్రొత్త క్రొత్త రంగులతో చాలా బాగా చీరలు మార్కెట్లోకి వచ్చేసాయి పోచంపల్లి చీరలు మాత్రం చాలా ఫేమస్సు పట్టు చీరల్లో మాత్రం పోచంపల్లి చీరలు ఫేమస్ అలాగే గద్వాల్ చీరలు గద్వాల్ చీరలు మనలాంటి అంటే ముసలివాళ్ళు పెద్ద మనుషుల ముసలివాళ్ళకు కూడా గద్వాల్ చీరలు చీరలు వాళ్ళకి కూడా నచ్చే విధం నచ్చే విధంగా మార్కెట్లోకి వచ్చాయి అలాగే వరంగల్ సిరిసిల్ల సిరిసిల్లాలో టవాళ్ళు బెడ్షీట్లు క్రొత్త బెడ్షీట్లో కూడా చాలా రకాలుగా వచ్చేసాయి ఏమైనా బెడ్స్కి స సరిపోయే విధంగా చిన్న సైజులోనూ అలాగే పెద్ద సైజులోనూ కూడా దొరుకుతూ ఉన్నాయి కాటన్లోనే కాకుండా సిల్క్లో కూడా చాలా మోడల్స్ వచ్చాయి కరీంనగర్లో చీరలు మరీ డ్రస్ మెటీరియల్స్ అసలు డ్రస్లో కూడా చాలా చాలా విధాలుగా దొరుకుతున్నాయి మార్కెట్లోకి పెళ్ళి అయినవారు పెళ్ళి కాని వారు అనే సంబంధం లేకుండా కూడా అందరూ డ్రస్లు బాగానే వాడుతున్నారు సో మార్కెట్లోకి కూడా అలాగే బాగానే వచ్చాయి డ్రస్ మెటీరియల్స్

అలాగే కాటన్కి సంబంధించి అన్ని రకాలు మాత్రం చేసేది మెహబూబ్ నగర్ డిస్ట్రిక్ మాత్రమే తెలంగాణలో అన్ని రకాలుగా చేయబడుతుంది మట్టి మట్టి పాత్రలు మట్టి పాత్రలు అనగా మట్టి పాత్రలు మన చాలా అవసరం ముఖ్యంగా తెలుగువాళ్ళు తెలుగింటి వారికి మట్టి పాత్రలతో చాలా అవసరం ఉంటుంది ప్రతీ ఒక్కదానికి ప్రతీ ఒక్క శుభకార్యానికి మట్టి పాత్రలు ఉపయోగిస్తారు మట్టి పాత్రలు క్రొత్త ఇల్లు కట్టుకున్న క్రొత్తగా అదే పెళ్ళి పెళ్ళి పనులకు అలాగే చావు కబురు వాళ్ళకు కూడా సో మట్టి పాత్రలు అనేవి చాలా చాలా అవసరం మట్టి పాత్రలతో పాటు సో అలాగే మట్టి పాత్రల్లోనే కాకుండా సో దానికి సంబంధించే విధంగా కూడా చాలా బాగా వాడుతున్నారు కొత్త డిజైన్స్లో కూడా వచ్చాయి సేమ్ అదే విధంగా మట్టి పాత్రలో ఉండే విధంగా ప్లాస్టిక్వి అవి కూడా మార్కెట్లోకి క్రొత్త క్రొత్త రకాలుగా వచ్చేసాయి

కామారెడ్డి అండ్ ఆదిలాబాద్లో కూడా కాటన్ వస్తువులు వో కాటన్ వస్త్రాలు చేనేత కాటన్ వస్తువులు సో కాటన్కి సంబంధించి చాలా కాటన్కి సంబంధించి ముఖ్యమైన ప్రదేశం అంటే కామారెడ్డి ఆదిలాబాద్ అని చెప్పుకోవచ్చు కొత్తగూడెంలో కూడా కొత్తగూడెం కూడా కామానికి మంచి ప్రసిద్ధి పేరు గాంచింది గద్వాల్ సిల్క్ సిల్క్ వచ్చేసి నల్గొండ మరియు గద్వాల్ గద్వాల్ తెలంగాణాలో ఈ రెండు ప్రదేశాలు సిల్క్కు సంబంధించిన ప్రదేశాలు అని చెప్పుకోవచ్చు